బాలాజీ శ్రీ బాలాజీ హోమ్ అప్లయన్సా ఎం మీ అంగడిలో సామాన్లు కావాలా టీవీ

ఫ్యాను ఈ ఇది ఏసీ

ఎంత అవుతుంది మొత్తం అది మరి ఎప్పుడు పంపిస్తారు ఇప్పుడు చెప్పలేరా సరే ఓకే నేను చెప్తా మరల వస్తాం మరి ఆడికి వచ్చి మాట్లాడుకుంటాం